రండి రండి కూర్చోండి ఇదేనండి ఈ సీటేనండి మీది అయ్ బాబోయ్ ఇంత మంది రష్ వచ్చారేంటండి బాబు ఒకేసారి విజయవాడలోని ఎక్కడి వరకు వెళ్తారు సార్ మీరు చెన్నై వరకు వచ్చేస్తారా చివరి వరకు ఆయ్ అదేలెండీ మనం చూసేయ్యి కూడా ఇప్పుడు మీరు చూశారంటే స్టేషన్ ప్రతీ ప్లాట్ఫామ్లో కూడా ఏదో ఒక స్టాల్ ఉంటుందండి బాగా డెవలప్ చేసారండి పది ప్లాట్ఫామ్లు అయిపోయినాయి అండి ఇప్పటి దాక అసలు

ఆయ్ పది పది ఇంకా పది ప్లాట్ఫామ్లు దాకా అయిపోయినాయి పైగా మీకు టిఫిన్లకు కూడా ప్రతిదగ్గర పరిగెత్తక్కర్లేదండి ఆ ఏదో ఒక ప్లాట్ఫామ్లో మీకు టిఫిన్ సెంటర్ కూడా బాగా పెట్టారు టిఫిన్ స్టాళ్ళు జనం ఎక్కువ కదా జనం చాలా ఎక్కువ అయిపోయి

చాలా ఇబ్బంది బాగా పెట్టేసారండి పైగా మీకు ఏంటంటే అండి మీరు విజయవాడ ఎందుకు అంటే ఇంతా రష్ మీకు దొరకని ట్రైన్ అంటూ ఉండదు అండి విజయవాడలో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మీరు అది విజయవాడ వెళ్ళాలన్నా లేకపోతే కాకినాడ లేకపోతే ఏమంటారండి భువనేశ్వర్ ఒరిస్సా ఇటు చెన్నై లేదా ఢిల్లీ ఇలా ఏదెళ్ళాలన్నా కానీ ఏదో ఒక సమయంలో మీకు ఏదో ఒక రోజుకి ఏదో ఒక ట్రైన్ ఉంటుంది అండి మీకు బాగా పెద్దదండి ఆ స్టేషన్ మీకు దాదాపు ప్రతీ ఊరి నుంచి వచ్చేది కూడా ఇక్కడ మీకు ఇంజిన్ మారుస్తారండి ఒక అరగంట ఆపేసి అంత పెద్దదండి ఎందుకంటే ఇక్కడున్న ఇంజిన్లు కూడా పెడతారండి అంటే చాలా రోజుల నుంచి ప్రయాణించి వస్తాయి కదండీ వాటిలో మైలేజ్ అయిపోయి ఇలాంటివి కరెంటియ్యి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలికదండి దాని కోసం అని మారుస్తారండి మార్చీ మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు అవుతాయి అండి కొత్త ఇంజిన్లు బాగా బాగా డెవలప్ చేసారండి ఇక్కడ ఇక్కడ మాత్రం మీకు ఈ ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్ దొరికేస్తదండి అది అయితే చూసుకో అక్కర్లేదు పొద్దున నుంచి సాయంత్రంలోపు ఏదో ఒకటి ఏదో ఒక ట్రైన్ దొరుకుతూ ఉంటుందండి చాలా జనం మాత్రం ఇక్కడి నుంచి ఈ కూలీ పనోళ్ళు ఎక్కుతారు లేదంటే ఎంప్లాయీస్ ఎక్కుతారు బోలేడు మంది ఎక్కుతారు అండి కూలోళ్ళు అంటే ఎవర్ని అన్నానంటే అండి ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్తారండీ విజయవాడ నుంచి ఒంగోలు చీరాల నే నెల్లూరు నెల్లూరు కూడా వెళ్తారండి చేపలు పట్టేవాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు అండి పొలం పనులు చేసుకునేవాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటున్నారండి చూస్తున్న కదండి నేను బాగా బాగా బాగా యూజ్ చేసుకుంటున్నారండి ఈ విజయవాడను మన సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం బాగా చేస్తుందండి అది మీకు ఇంటర్నెట్ కూడా పెట్టారండి చూసారో లేదో ఫ్రీ వైఫై పెట్టారు విజయవాడ స్టేషన్లో ఆయ్ ఇలాగే మరీ మీరు బెర్త్ చూసుకొని పడుకొనిపొండి పొద్దున్నే మళ్ళీ ఇబ్బంది అవ్వుదండి ఇప్పుడు మీరు పడుకోపోతే